నేను గర్వించదగ్గ విషయం ఏంటంటే నేను చదువుకునే కాలేజీలో నాకు అన్నీట్ల మీద ఇష్టం ఉంటుంది కానీ నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇస్టం నేను వేసిన డ్రాయింగ్లో ప్రతిఒక్కరూ కూడా నన్ను మెచ్చుకునేవారు ఒక విషయంలో అయితే నన్ను చాలా నేను చలా గర్వించదగ్గవాడ్ని ఎందుకు అంటే నేను వేసిన ఒక డ్రాయింగ్లో ఫస్ట్ అయితే రావడం జరిగింది దాంట్లో నేను అయితే చాలగా గర్విస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా నన్ను అభినందించేవారు